ఒకరు విద్యలు రాణించడానికి ఆర్థిక స్థితి అడ్డంకిగా మార డానికి ప్రధాన కారణం వ్యక్తిగత సంకల్పం పట్టుదల మరియు అవకాశాలను వినియోగించుకోకపోవడమే చరిత్రలో అనేకమంది గొప్ప వ్యక్తులు సాధారణ కుటుంబాలలో జన్మించి స్వీయ శ్రమ సమయపాలన మరియు అంకిత భావంతో అద్భుత విజయాాలను సాధించారు ప్రభుత్వాలు విద్యా సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థలు పేద విద్యార్థులకు ఉచిత విద్య ఉపకార వేతనాలు మరియు స్కాలర్షిప్లు అందిస్తున్నాయి ఇవి ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు సహాయపడతాయి నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ వనరులు ఉచిత కోర్సులు మరియు మూలధనం లేకుండా విద్యను అభ్యసించగల అవకాశాలు విస్తరించాయి అధిక విలువ కలిగిన విద్యా సంస్థలే కాకుండా స్వయంగా అధ్యయనం చేసి ఆచణత్మక ప్రాజెక్టులు చేసుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా కూడా గొప్ప స్థాయికి ఎదగవచ్చు ముఖ్యంగా వ్యక్తి కోరిక మానసిక శక్తి మరియు నిరంతర ప్రయత్నం ఉంటే ఆర్థిక పరిస్థితి ఎంత దారుణమైనదో విద్యలో రాణించడానికి ఆటంకం కాలేదు కాదు కూడా